నా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చీర అది ఎంత సూపర్గా ఉంది అంటే నాకు చాలా నచ్చింది చీల చీర కలర్ కానీ దానికి ఉన్న బోర్డర్ కానీ చాలా మంచిగా వచ్చింది నా స్కిన్కి కలర్ మ్యాచింగ్ అనిపించింది చీర బట్ట ఏదైతే ఉందో అది కూడా మెత్తగా ఉంది కాటన్ చీర కావడం వలన అది మనం ఎండాకాలంలో ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది మనకి చిరాకుగా ఉండకుండా ఉంటుంది ఇంకా ఈ చీరని చూడగానే ఏ అమ్మాయైనా మంచిగా నచ్చుతుంది ఇది చూసినవారు ఖచ్చితంగా కొనుక్కోకుండా మాత్రం ఉండలేరు ఈ చీర ఏదైతే ఉందో అది ఎక్కువ కాలం ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అంత తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటుంది అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి చీరలే ప్రతీ ఒక్క అమ్మాయి కొనుక్కోవాలని ఎందుకంటే ఇలాంటి మెత్తని చీరలు మనం తీసుకున్నప్పుడు మన బాడీకీ సాఫ్ట్గా ఉంటుంది మనకు చిరాకు రాకుండా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి చీరను వేసుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది అని నా అభిప్రాయం